ప్రస్తుతం ఉన్న పరిస్థితులు బట్టి బీఈడీ లేనిదే ప్రభుత్వం పాఠశాలలో ఉపాధ్యాయులుగా ఎగ్జాములు వ్రాయడానికి అర్హత లేదు బీఈడీ అనేది ప్రస్తుతం ఉన్న పరిస్థితులో ఎంతో ఉపయోగపడుతుంది దానిలో చెప్పే కోర్సులు కానీ సబ్జెక్టులు కానీ ఇప్పుడు ప్రస్తుతం రెండు సంవత్సరాలుగా ఉన్న బీఈడీని నాలుగు సంవత్సరాలు చేసారు దీనితో ప్రస్తుతం డిగ్రీ చేసిన తరువాత టీచర్లుగా మేము ఉండాలి అనుకునే చాలామంది విద్యార్థులు బీఈడీలు చేసి తరువాత టీచర్ల పోస్టులుకు వెళ్ళటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు బీఈడీ చేయడం వల్ల అనేకమైన లాభాలు ఉన్నాయి దీనిలో మొట్టమొటిగా ఏంటంటే ప్ర పిల్లల యొక్క పిల్లలకి ఎలా బోధించాలి ఎలాగా చెప్పాలి ఎక్కువగా ఆసక్తి ఎలాగా కనబరచాలి సా ఇంకా సబ్జెక్ట్ని మనం చెప్పే సబ్జెక్ట్ని ఇంకా మెరుగ్గా ఎలా చెప్పగలము ఇటువంటి అంశాల్లో మనకి ఈ కోర్స్ అనేది ఉపయోగపడుతుంది కా ఖచ్చితంగా దీన్ని మ్యా ప్రతీ టీచర్కి ఖచ్చితంగా చే అవసరం చేయాలని నా అభిప్రాయం